మత వివక్షణ మరియు పరస్పర ద్వేషం అనేది ఒక సమాజంలో వివిధ మతాలు జాతులు లేదా సంస్కృతులు మధ్య అంగీకారం లేకపోవడం వలన ఏర్పడుతుంది ఇది సంస్కృతిక సామాజిక రాజకీయ కారణాలు వల్ల కూడా జరుగుతుంది అంగీకారం లేకపోవడం అవగాహన లోపం మరియు మతం లేదా జాతిపై నమ్మకాలు వాస్తవానికి ఒప్పుకోకపోవడం వల్ల మత వివక్షలు కారణాలు అవుతాయి అనేక సందర్భాలలో ఇది మానవ హక్కుల ఉల్లంగణకు అవసరం ఇబ్బంది మరియు అసహనం మరియు అపార్ధాలకు దారితీస్తుంది సంప్రదాయాల మరియు ఆచారాలపై ఉన్న అవగాహన లేకపోవడం కూడా ఇది వ్యాప్తి చెందడానికి కారణంమవుతుంది నేను ఏ ప్రస్తుతం ప్రత్యక్షంగా ఈ పరిస్థితి చూసినది లేదా కానీ కొన్ని సందర్భాలలో సమాజంలో మత వివక్షణ మరియు పరస్పర ద్వేషం కనిపిస్తుంది ఈ పరిస్థితులను ఎదుర్కొనే సమయంలో ప్రజలు తమ మతం లేదా జాతినిమించిన ప్రేమ పరస్పర గౌరవం ప్రతిస్పర గౌరవం మరియు చర్చా ద్వారా పరిష్కరించుకోవాలి ఒకవేళ సమాజంలో ప్రతి వ్యక్తి ఒకరికొకరు మరొకరికి గౌరవంతో మరియు కౌసల్యంతో వదిలి ఉండాలి అవగాహన పెంచుకోవడం ముఖ్యమైనది